నేను అందరితో కలిసి భోజనం చేయడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే జీవితంలో ఒకసారి లైఫ్లతో కొంత లైఫ్లో మనకి కావలసిన కొంతమందితోని కూర్చుని తినడం చాలా ఒక బెస్ట్ మూమెంట్ అది సో నాకు చాలా ఇష్టం అది నేను చాలామందిని నేను చాలామంది లంచ్కి వెళ్ళాను కానీ నేను ఎవరినీ లంచ్కి పిలువలేదు బికాస్ ఎందుకు అంటే నాకు ఎందుకో పిలువాలి అని అనిపించలేదు ఎవరినీ సో నేనే వెళ్ళేవాడిని చాలామంది డిన్నర్స్కి చాలామంది లంచ్కి నేనే వెళ్తాను బర్త్ డే పార్టీస్కి వెళ్తాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళినా చందు అన పెళ్ళికి వెళ్ళినా అప్పుడు మా టెన్త్ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు అందరం భోజనం చేసినాం అందరితోనూ ఎప్పుడూ ఎప్పుడూలేని ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం పాతవి స్కూల్ టైమ్స్వి చాలా బాగుండే ఆ భోజనం చేసుకుంటూ ఆ ఇంకా నా కళ్ళముందు తిరుగుతుంది ఇంకా నాకు ఇంకా గుర్తుకు ఉంది అదే చందు ఒక రోజు క్రిస్ట్మస్ ఫంక్షన్కి పిలిచాడు మేము వెళ్ళాము మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము వాళ్ళు చికెన్ మటన్ తెప్పించారు వండారు తిన్నాము కేక్ కట్ చేసాము చాలా సే చాలా మాట్లాడుకున్నాము చాలా ఎంజాయ్ చేసాము కొన్ని ఒక రో టూ త్రీ ఇయర్స్ తరువాత మేము మళ్ళీ వెళ్ళాము బట్ ఆ ఆ రోజు మాత్రం వాడు ఎందుకు వచ్చారురా అన్నాడు చాలా బాధ కలి చాలా బాధ వేసింది ఐదు నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఆఫీస్లో అసలు యే ఫెస్టివల్కి వెళ్ళలేదు చేసుకోలేదు ఎందుకంటే ఆ మాట ఇంకా నా కళ్ళముందు నా చెవిలో వినిపిస్తూనే ఉంటుంది ఎందుకు వచ్చార్రా అని మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము అక్కడ బంతి భోజనాలు చాలా పెట్టారు లైక్ స్వీట్లు హాట్లు మిర్చీలు బజ్జీలు పూరీలు బగారా చికెన్ మటన్ ఫ్రూట్స్ సలాడ్స్ ఇలా చాలా పెట్టారు ఐస్ క్రీమ్స్ అవన్నీ తిన్నాకా ఓరి దేవుడో అని కూడా అనిపించింది కానీ భలే ఆ భోజనాలు మాత్రం భలేగా ఉండే అవి తినేటప్పుడు అది ఇం ఇంకా గుర్తుకు ఉంది నోరు అంతా అద్ టేస్ట్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్ వచ్చేది సాయంత్రం వరకి ఇంకా మేము మా హనుమాన్ గుడికాడ అన్నదానం చేసాము ఆ అన్నదానంలో ఎంతోమంది ఎంతోమందికి భోజనం భోజనం పెట్టించాము ఇంతమంది తిన్నాకా బాగుంది అన్నప్పుడు వచ్చే ఆనందం అది వేరే ఉంటుంది ఇంకా దే మేము దేవాలయం దేవాలయాలకాడ కూడా చాలాసార్లు అన్నదానం చేయించాము ఒకో ఒకరోజు మేము మా ఫ్రెండ్స్ని దావత్కి పిలిచినా దావత్కి పిలిచాము గుడికాడ చేసినప్పుడు దావత్కి పిలిచినాము వాళ్ళు భో భోజనాలు చేసారు అందరం అందరం కూర్చోని తిన్నాము ఆ ము ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ పాతవిషయాలు అన్నీ ని రికవర్ చేసుకుంటూ ఎన్నో ఫన్నీ మూమెంట్స్ని ఎన్నో మెమురీస్ని చెప్పుకుంటూ తినుకుంటాము తిన్నాము ఇప్పటికీ ఆ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది కూర్చోని తినడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ టైంలో మనం మాట్లాడేటప్పుడు అందరం కూర్చోని మాట్లాడేటప్పుడు తింటూ అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది నాకు ఆ మూమెంట్ అంటే చాలా ఇష్టం

స సం మేము మా ఫ్రెండ్స్తో భోజనానికి సంవత్సరానికి ఒక వందసార్లు కూర్చోని తింటాము ఎందుకంటే నాకు అంత ఇష్టం భోజనం చేయడం వాళ్ళతోని కూర్చోవడం వాళ్ళతో మాట్లాడడం భోజనం సమయంలోనే ఎందుకు అంటే మిగితా సమయంలో వాళ్ళు అందరూ బయటకి వెళ్తారు అటుఇటు ఎళ్తుంటారు ఇంక ఫ్యామిలీ అందరం కూర్చోని తింటే బాగా అనిపిస్తుంది ఫ్యామిలీతోటి కూర్చోవడం తినడం వాళ్ళతోటి మాట్లాడుకుంటూ వాళ్ళ ఫీ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ మా ఫీలింగ్స్ షేర్ చేస్తూ అలా భోజనం చేయడం నాకు చాలా ఇష్టం ఇంక అది చాలా బాగా బా బాగుంటుంది ఇంకా మొన్న మా కోడలు బర్త్ డే చేసాము అందరం కూర్చోని మా ప్యామిలీ మొత్తం మా మామలు తాతలు అందరూ మా ప్యామిలీ అంటే ప్యామిలీ మొత్తం కూర్చోని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ భోజనం చేసాము అది ఇంకా చాలా బాగుండే అలాంటి మూమెంట్స్ నాకు చాలా ఇష్టం అది భోజనం టైం అది భోజనం వల్లనే జరుగుతుంది ఎందుకంటే భోజనం చేసేటప్పుడు ప్రతిఒక్కరూ అందరం ఒకదగ్గర కూర్చోని చేస్తాము కాబట్టి ఆ భోజనం వల్ల ఆ భోజనం ఇంతమంది మనుషులని కలుపుతుంది కాబట్టి నాకు ఆ భోజనం చేయడం మనుషులతోని కూర్చోని తినడం భోజనం అంటే నాకు చాలా ఇష్టం అందరితో కూర్చోని తినేటప్పుడు ఆ నవ్వులు ఆ ఇకఇకలు గుకగుకలు ఆ జోకులు ఆ పనికిరాని ముచ్చట్లు ఇలా అందరి ముఖాలలో నవ్వులు చూడడం నాకు చాలా ఇష్టం